నేను ఉపయోగించే యాప్లు నా మొబైల్ ఫోన్లో చాలానే ఉన్నాయి అందులో కొన్నిటి గురించి చెప్పాలి అంటే ఫస్ట్గా నేను ఎక్కువగా వాడేది షాపింగ్ అందులో నేను మూడు రకాల యాప్స్ వాడతాను అమెజాన్ ఫ్లిప్కార్ట్ మింత్రా ఇందులో నేను ఎక్కువ వాడేది ఫ్లిప్కార్ట్ వాడతాను ఎందుకంటే దాని ఇంటర్ఫేస్ గానీ ఇవన్నీ చాలా బాగుంటుంది అమెజాన్ మింత్రా కంటే మళ్ళీ మాకొచ్చే డెలివరీలు మా మా ఊరికి రంగారెడ్డిలోని ఊరికి కూడా వచ్చేవి తొందరగా వస్తాయి ఫ్లిప్కార్ట్వి వాళ్ళ ఈ కామ్ ఎక్సప్రెస్ గానీ ఇంకేమైనా థర్డ్ పార్టీవి ఉన్నా గానీ తొందరగా వొస్తాయి ఇంకా అమెజాన్ వాటి చూడ్డానికి కొంచం ల్యాగ్ అవుతూ ఉంటుంది నాక్కొంచెం నచ్చదు అందులో ఎక్కడ అవైలబుల్గా లేని ఐటమ్స్ అనేవి కొన్నైతే అమెజాన్లోనే ఉంటాయి ఇంక మింత్రా కొస్తే నా నా దుస్తులు నా బట్టలు గానీ అందులోనే కొంటాను అవి కాకుండా నేను ముఖ్యంగా వేరేవి వాడేవి అంటే నా పేమెంట్ యాప్స్ కొరకు పేటిఎమ్ ఫోన్పే గూగుల్ పే వాడతాను నేను ఎప్పుడైనా దుఖాన్లకు పోయినప్పుడు గానీ ఏవన్నా కొనడానికి గానీ నేనెప్పుడూ నా పర్సు నా జేబులో పెట్టుకొని వెళ్ళను ఎందుకంటే ఇప్పుడున్న హైదరాబాద్లో చాలా మంది దగ్గర చాలా వెండర్స్ దగ్గర దుఖాన్ల దగ్గర క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది సో అది ఉపయోగించే నేను పేమెంట్ చేస్తూ ఉంటాను ఇంకా నా ఫోన్లో ఉండే యాప్స్ ఏమిటంటే నా చదువుకు సంబంధించిన యాప్స్ వాడుతూ ఉంటాను తరచుగా అందులో మ్యాథ్ ఫోటో అని కొన్ని బైజూస్ అని చాలా చాలా యాప్స్ ఉన్నాయి కోర్స్ అనేవి ఎందుకంటే కొన్ని యాప్లు అనేవి నా సర్టిఫికెట్లు తీసుకోవడానికి వాడుతూ ఉంటాను కొన్నేమో మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి వాడుతూ ఉంటాను ఇంక మరో యాప్ వచ్చేసి లింక్డ్ఇన్ ఎందుకంటే నేను ఇప్పుడు బిటెక్ చదువుతున్నా కాబట్టి నాకు జాబ్లు సెర్చ్ చేయడం అనేది ఇబ్బందిగా ఉంది కాబట్టి నేను లింక్డ్ఇన్ వాడతా ఉంటాను అందులో నాకు నా జాబ్కు సంబంధించిన ఎక్కడైనా పోస్టింగ్స్ పడ్డా కానీ అక్కడ వాటి డీటెయిల్స్ అనేవి నాకు తరచుగా అందిస్తూ ఉంటుంది ఇంకా నా ఫోన్లో ఉండే యాప్స్ అనేవి మ్యూజిక్ నేను ఎక్కువ తరచుగా పాటలు వింటాను నా కాలేజీకి వెళ్ బస్సులో వెళ్లే దారిలో గానీ ఇంకా మధ్యలో ఎప్పుడైనా నేను ఒంటరిగా ఉన్నపుడు గానీ లేకపోతే మా ఫ్రెండ్స్తోని ఎప్పుడన్నా పార్టీ చేసుకున్నప్పుడు గానీ నాకు మ్యూజిక్ అనేది చాలా ఇష్టం అందుకు అందుకే నా ఫోన్లో ఒకటి యూట్యూబ్ మ్యూజిక్ మరియు స్ఫోటిఫై కూడా ఉంటుంది నేను స్ఫోటిఫై ప్రీమియం కూడా తీసుకున్నాను ఎందుకంటే నాకు పాటలు అనేది చాలా ఆనందదాయకమైనది ఎందుకంటే ఆ కొద్దిసేపనేది మన ఈ ప్రపంచాన్నే వదిలేసి ఇంకేదో ఊహా ప్రపంచంలోకి పోయినట్టు అనిపిస్తా ఉంటుంది తర్ మళ్ళీ నేను నాకు నేను మూవీస్ సిరీస్ ఎక్కువగా చూస్తూ ఉంటాను దానికి సంబంధించి నేను టెలిగ్రామ్ యాప్ గానీ ఆ నెట్ఫ్లిక్స్ గానీ అమెజాన్ ప్రైమ్ గానీ వాడుతూ ఉంటాను నేనెక్కువగా ఇంగ్లీష్కి సంబంధించిన సినిమాలు చూస్తూ ఉంటాను కాబట్టి నెట్ఫ్లిక్స్ అనేది వాడుతూ ఉంటాను అందులో నేను రీసెంట్గా చూసిన సిరీస్ అనేది మై డిమోన్ కొరియన్ సిరీస్ అందులో చూసాను చాలా బాగా అనిపించింది ఇంకా నా ఫోన్లో యాప్స్ అంటే పిడిఎఫ్ రీడర్స్ వాడతాను ఎందుకంటే నాకు ఎగ్జామ్స్ వచ్చిన్నపుడు గానీ ఇంకేమైనా నా ప్రాజెక్ట్ రిపోర్ట్ సంబంధించినవి గానీ ఏమన్నా డౌట్స్ ఉన్నా చదవాలన్నా గానీ ఎడిట్ చెయ్యాలన్నా గానీ నేను డబల్యూపిఎస్ రీడర్ అనేది వాడుతూ ఉంటాను తరచుగా క్రోమ్ అనేది ఇంకొక యాప్ నేను తరచుగా వాడుతూ ఉంటాను ఎందుకంటే నా కాలేజీ సంబంధించినవి గానీ ఏదన్నా వెతకాలన్నా గానీ ఇంకేదన్నా తెలుసుకోవాలన్నా గానీ నేను తరచుగా ఉపయోగించే యాప్ గూగుల్ క్రోమ్ నేను ఇంకోటి ఎడ్జ్ అనే యాప్ కూడా వాడతాను ఎందుకంటే నా ల్యాప్టాప్ అనేది మైక్రోసాఫ్ట్కి సంబంధించినది కాబట్టి రెండిటి మధ్యలో సింక్రొనైజెషన్ ఉండడా ఉండడానికి నేను నా ల్యాప్టాప్లో ఎడ్జ్ బ్రౌసర్ వాడతాను కాబట్టి నా ఫోన్లో కూడా అదే వా వాడుతూ ఉంటాను అప్పుడపుడు ఇంకా నా ఫోన్లో గ్యాలరీ యాప్ కూడా ఉంటుంది ఎందుకంటే నేను తీసిన ఫోటోలు చూడడానికి వీడియోలు ప్లే చేయడానికి నా ఇన్బిల్డ్ గ్యాలరీ యాప్ అనేది వాడుతూ ఉంటాను ఇంకా తరచుగా వాడేది యూట్యూబ్ నేను బయటికి వెళ్ళినప్పుడు గానీ ఎటన్నా వెళ్ళినప్పుడు గానీ కొద్ది సేపు నవ్వుకోడానికి గానీ జబర్దస్త్ చూడడానికి గానీ ఇంకా ఏమన్నా ఆ న్యూస్ తెలుసుకోడానికి గానీ నా ఫోన్లో యూట్యూబ్ యాప్ అనేది ఒకటుంటుంది అది వాడుతూ ఉంటాను అమ్మ ఫ్రెండ్స్తోని చాట్ చేయడానికి గానీ కాలేజీలో పెట్టిన ఏమన్నా డాకుమెంట్స్ గానీ టెక్స్ట్ బుక్స్ గానీ డౌన్లోడ్ చేసి చదువుకోడానికి వాట్సాప్ వాడుతూ ఉంటాను అందులో మా ఫ్రెండ్స్ స్టేటస్లు చూసి వారు ఏం చేస్తున్నారో ఎక్కడున్నారో తెలుసుకుంటూ ఉంటాను

మా అటెండన్స్ తెలుసుకోడానికి కాలేజీ సంబంధించిన వెబ్సైట్ ఎడ్యుప్రైమ్ ఉంటుంది అది కూడా బ్రౌజర్ అనే యాప్లో వాడుతూ తెలుసుకుంటూ ఉంటాను ఇవి కాకుండా నా ఫోన్లో ఇంకా చాలానే యాప్స్ ఉన్నాయి సంబం ఏ సమయంలో ఏది వాడాలో అదే వాడుతూ ఉంటాను ఇంకా నా ఫోన్లో నోట్స్ అనే యాప్ ఉంటుంది అదెప్పుడైనా గూగుల్ కి సంబంధించిన నోట్స్ అనే యాప్ అది నేను ఎప్పుడైనా నోట్ చేయడానికి గానీ ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ నాకు అప్పుడప్పుడే సేవ్ చేసుకోవాలన్నా టైపు చేయాలన్నా గానీ అందులోకెళ్లే సేవ్ చేస్తూ ఉంటాను అది మళ్ళీ నాకు బోర్డులా కూడా ఉపయోగపడుతూ ఉంటుంది ఎందుకంటే నేను దాన్ని బోర్డులా కూడా ఉపయోగిస్తూ అప్పుడప్పుడు దాన్ని వాడుతూ ఉంటాను ఇంకా గూగుల్ మ్యాప్స్ అనే యాప్ కూడా తరచుగా వాడుతూ ఉంటాను ఎందుకంటే నేను సిటీలో ఉంటాను కాబట్టి ఎటన్నా వెళ్ళినప్పుడు నాకు ప్రదేశాల గురించి తె తెలీదు కాబట్టి నేను గూగుల్ మ్యాప్స్లో ఏదైనా ప్రదేశం వెళ్లిన తర్వాత వాటికి సంబంధించిన బస్సులు గానీ బస్సు నంబర్స్ గానీ వాటి టైమింగ్స్ కూడా వస్తూ ఉంటాయి నేనిప్పుడు రీసెంట్గా మా ఫ్రెండ్స్ మేము వండర్లాకి వెళదామని ప్ల్యాన్ చేస్తూ ఉన్నాము వాటి గురించి తెలుసుకోవడానికి నేను గూగుల్ మ్యాప్స్ లో గానీ కొడితే వాటికి సంబంధించిన బస్ నెంబర్లు వచ్చాయి వాటికి సంబంధించిన టైమింగ్స్ కూడా వచ్చాయి ఇలా ఒకొక్క యాప్కి సంబంధించినప్పుడల్లా ఒక్కోటి హెల్ప్ చేస్తూ ఉంటుంది కాబట్టి యాప్స్ అనేవి చాలా ఉపయోగకరం ఇంకా ఇవి కాకుండా తరచుగా అప్పుడప్పు తరచుగా కాకపోయినా అప్పుడు ఏదో సమయం సందర్బానికి వాడే యాప్స్ కూడా చాలానే ఉంటాయి అవి మనం ఎప్పుడు అవసరం అయితే అప్పుడు గూగుల్ ప్లేస్టోర్ నుంచి మిగతా యాప్స్ కూడా ఇన్స్టాల్ చేసి మనం వాడుకోవచ్చు ఇంకా నేను తరచుగా వాడేదేంటంటే వాల్ పేపర్కి సంబంధించిన యాప్ ఎందుకంటే నాకు తరచూ ఒకటే బొమ్మని చూస్తూ ఉండడం ఇష్టముండదు చాలా మందికి ఇష్టముండదు కాబట్టి నేను ఊరికే నా వాల్ పేపర్ని చాలా స్పీడ్గా చేంజ్ చేస్తూ ఉంటాను డెయిలీ ఒకటి చేంజ్ చేస్తూ ఉంటాను నేను అందుకనే ఒకటి కాదు రెండు కాదు నా దగ్గర మూడు నుంచి నాలుగు వరకు వాల్ పేపర్ యాప్స్ అయితే ఉన్నాయి నేను నాకిష్టం కాబట్టి అవి తరచుగా వాడుతూ ఉంటాను ఇంకా మరియు సెట్టింగ్స్ యాప్స్ కానీ చాలా ఇన్బిల్ట్ యాప్స్ కూడా చాలానే ఉంటాయి నా ఫోన్ గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి నేను మరొక యాప్ డైలర్ గూగుల్ డైలర్ కాకుండా వేరే డైలర్ ఎయ్యాల్సి వచ్చింది ఎందుకంటే గూగుల్ డైలర్లో ఆడియో రికార్డు చేస్తే పక్క వ్యక్తికి తెలుస్తుంది కాబట్టి అనౌన్స్ చేస్తే తెలుస్తుంది కాబట్టి వేరే రియల్మీకి సంబంధించిన డైలరు వెయ్యాల్సి వచ్చింది అందులో పక్కవారికి అనౌన్స్ చెయ్యకుండా మనం రికార్డు అయితే చేయొచ్చు